నమస్తే చెప్పండి అవునండి ఏది మీ దగ్గర కార డాగ్గా క్యాట్టా పారెట్సా ఏ క్యాట్ దానికి మామూలుగా మిల్క్ డైలీ మిల్క్ ఇవ్వాలి ఇంక నాన్వెజ్ ఫుడ్ లేకుండా వెజిటేరియన్ ఫుడ్డు అలా ఇస్తే ఇస్తే బాగుంటుంది ఇప్పుడైతే కొత్తగా సిస్టంలో నెస్టము సెరిలాక్సు అలా ఉంది ఏ బ్రీడ్ అండి జర్మన్నా

దానికి మామూలుగా డైలీ మిల్క్ ఇస్తేనే బెటర్ ఏవంటే అవి కాకుండా మంచి హెల్తీ ఫుడ్డు హెల్తీ ఫుడ్ పెడితే బాగుంటుంది అంటే అది బాగా డెవలప్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ రాకుండా పెట్ అనేది మీకు బాగా ఫ్యూచర్ ఉంటుంది దానికి మె మెడిసిన్సు అలాగే ఫుడ్డు అవి మనం కంటిన్యూగా ఇప్పుడు సమర్ సీసన్ కాబట్టి పెట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఈ చల్లదనానికి మజ్జిగ అన్నం పెరుగు అన్నం అవి పెడితే బాగుంటుంది అండి ఇప్పుడు మీ పెట్కి ఏమన్నా హెల్త్ ఏమన్నా ప్రాబ్లమా

అదే దానికి మంచి ఫుడ్డు పెడితే చాలండీ ఇంకేం అవసరం లేదు